నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైన ఆటంటే ఏంటిదంటే షటిల్ ఇంకా బాల్ బ్యాట్మెంటెను నేను బాల్ బ్యాట్మెంటన్ బాగా ఆడేదాన్ని స్కూల్లో కూడా మాకు ఎయిత్ క్లాస్ నుంచో సెవంత్ క్లాస్ నుంచో బాల్ బ్యాట్మెంటెన్ పెట్టిండ్రు మా పీటీ సర్ కూడా మంచిగ నేర్పించేటోడు ఇక వాళ్ళనే నేనూ స్టేట్ లెవల్ సెలక్ట్ అయినా డిస్టిక్ లెవలుకెళ్ళినా ఫస్ట్ డిస్టిక్ లెవల్ వెళ్ళినా దాంట్లో సెలక్ట్ అయినాక స్టేట్ లెవల్ తీసుకెళ్ళిండు దాని తరువాత కూడా స్టేట్ లెవల్లో సెలక్ట్ అయితే నేషనల్స్కి కూడా వెళ్ళినా సో నాకు అట్లా బాల్ బ్యాట్మెంటెన్ అంటే చాలా ఇష్టం